చెప్పండి సార్ ఎస్ సార్ వెల్కం టు ప్యారడైస్ రెస్టారెంట్ సార్

సార్ మా దగ్గర అన్ని అవైలబులిటీ ఉంటాయి సార్ బ్రేక్ఫాస్ట్ మీ ము ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ సార్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోస బోండా అన్ని వెరైటీస్ దోసాస్ ఉంటాయి సార్ బటర్ దోస ఆనియన్ దోస మసాలా దోస సార్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వన్ ప్లేట్కి ఫిఫ్టీ రూపీస్ సర్ అవును అవును సార్ కొంచెం ఎక్కువ మీరు ఎక్కువ కా క్వాంటిటీ కావాలంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్ ఎస్ సార్ మీరు నియర్ బై ఉంటే చార్జెస్ తక్కువ ఉంటాయి సార్ లాంగ్ ఉంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది సార్ డెలివరీ చార్జెస్ అవును సార్ బ్రేక్ఫాస్ట్కి అలాంటివి ఏం లేవు సార్ లంచ్కి డిన్నర్కి కొంచెం క్వాంటిటీ పరంగా ఉంటుంది సార్ మీకు ఆఫర్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మీల్స్ ఉంటుంది సార్ మా దగ్గర ఓన్లీ నైట్ మాత్రం డిన్నర్లో మాత్రం మంచి వెరైటీస్ ఉంటాయి సార్ మటన్ మారాజ్ దమ్కామూర్ చికెన్ బిర్యానీ ఓన్లీ నైటే ఉంటుంది సార్ ఇవన్నీ ఏదై అవును సార్ మధ్యాహ్నం వచ్చేసి వెజ్ మీల్స్ సార్ మొత్తం టోటలీ ఓన్లీ నైట్ మాత్రమే నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటాయి సార్ అన్ని మీల్స్ వచ్చేసి ప్లేట్ వచ్చేసి వన్ ట్వంటీ సార్ అవును సార్ పర్ పర్ హెడ్ సార్ ఫైవ్ సిక్స్ కర్రీస్ వస్తాయి సార్ మీకు అన్ని అందులోనే అవును సార్ అన్ని వెజ్జే సార్ టోటలీ మీల్స్ మొత్తం వెజ్జే సార్ ఆఫ్టర్నూన్ టూ ఉన్నాయి సార్ టేక్ అవే ఉంది సిట్టింగ్ ఉంది సార్ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రెష్ బిర్యానీ అన్ని ఉన్నాయి సార్ మటన్ బిర్యానీ

అవును సార్ కొద్దిగా తేడా ఉంటుంది సార్ అంతే సార్ ఓకే సార్ విజిట్ అగైన్ సార్ త్యాంక్ యూ